సార్ చెప్పండి అవును సార్

ఎంత మంది సార్ ఓకే సార్ వెళ్దాం సార్ కాస్ట్ ట్వెల్వ్ థౌసండ్ అవుద్ది సార్ అంటే మీకు మీది తెచ్చుకోవడమే సార్ ఓన్లీ తీసుకెళ్ళి తీసుకురావడం వరుకే ఎవరు సార్ మీరా మేమా మీరు ప్రిపేర్ చేసుకోండి సార్ అక్కడ ప్రిపేర్ చేసుకోడానికా ఉంటుంది సార్ అంటే మనం ఇక్కడ నుంచి అన్ని తీసుకెళ్లాలి సార్ అక్కడ ఏమి ఉండవు అంటే ట్వల్ తీసుకుంటా పోనీ అందరు అది కామన్ రేటే ఇంకా తక్కువే సార్ అప్పటికి ఇంకా తక్కువే చెప్పాను అప్పటికి లేదు సార్ ముగ్గురి మీద అవును సార్ ఓకే సార్ ఈ ఈ ఈవెనింగ్ వస్తారా సార్ ఎక్కడికి రావాలి సార్ మేము అదే ఎక్కడ సార్ అడ్రెస్ ఓకే సార్ అక్కడికా ఒక్క సిక్స్ హౌర్స్ పట్టుద్ది సార్ రేపు మార్నింగ్ మీరు చేసిన ఓకే నన్ను చేయమన్నా ఓకే సార్ ఓకే సార్